కాకినాడ జిల్లాలో ఇక్కడ ఏమేమి ప్రాబ్లమ్స్ ఫేస్ చేస్తూ ఉంటారంటే నాకు తెలిసినంత ప్రకారం వాటర్ అనేది మాకు మేజర్ ప్రాబ్లం అండి ఎందుకంటే ఎప్పుడు ఆపేస్తాడో తెలియదు ఎప్పుడు కంటిన్యూగా వస్తుందో తెలియేదు సో అదొక ప్రాబ్లం అనమాట కరెంటు కూడా అంతే ఎక్కువ తీసేస్తూ ఉంటారు అదొక ప్రాబ్లం అన అనమాట మాకేంటంటే ఇక్కడ వర్షం పడితే చాలు మా ఏరియా మొత్తం నిండిపోతది ఆ చిన్న వర్షం వచ్చినా సరే మొత్తం నిండిపోతది అ ఒక్కొక్కసారి ఇంట్లో కూడా వచ్చేస్తదన్మాట మేము అధికారుల చెప్తాము రోడ్లెయమని చెప్పేసి బట్ వాళ్ళది ఇంకా అంటే కొన్ని ఇక్కడున్న కొన్ని దగ్గర వేసేశారు గాని మేమున్న ఏరియాలో అయితే మాకు రోడ్ అనేది ఇంకా వేయలేదన్నమాట ఇంకేంటంటే ఇక్కడ పనెక్కువ ఎమౌంట్ తక్కువ ఫైనాన్షియల్గా అంటే చాలా స్ట్రెస్ ఉంటుంది ఎందుకంటే ఉప్పుడు ప్రతి దానికి రేట్లు పెంచేస్కుంటు వెళ్ళిపోతున్నారు సో అందుకని చెప్పి మాకు చాలా ఇబ్బందిగా ఉంటది అ పని అంటే చాలా విపరీతంగా ఉంటదిక్కడ అంటే డైలీ వర్క్ బేసెస్ కానీ జాబ్ బేసిస్ కాని ఎవ్వరైన సరే ఆ కాకినాడ అనేది పెద్ద అంత అప్డేటెడ్ సిటీ కూడా కాదు అది చాలా చిన్న సిటీ కాబట్టి పెద్ద అప్డేటెడ్ సిటీ కూడా కాదది సో ఏంటంటే ఇక్కడ పనులనేవి చాలా ఎక్కువగా ఉంటాయి అ అలాగే మళ్ళీ వచ్చిన ఎమౌంట్ అనేది చా చాలా తక్కువగా ఉంటుంది ఫైనాన్షియల్గా చాలా ప్రాబ్లం ఫేస్ చేస్తాం అన్నమాట మేము